చెప్పండి సార్ చెప్పండి ఓకే మా జి మా జిమ్ పేరు వచ్చి మా జిమ్ పేరు వచ్చి బాబు జిమ్ సెంటర్ అండి అడ్రస్ వచ్చి చిత్తూరు నియారు ఏపీఎస్ఆర్టీ బస్ స్టాండ్ పక్కన అండి నేను టైం తీసుకొని మీరు మీ ఏజ్ ఎంతండి ఏజ్ ట్వంటీ ఎయిటా మీరు మీ వెయిట్ చెప్పగలరా ఫిఫ్టీ ఫైవా మీ హైట్ కూడా మేం తెలుసుకోవాలనుకుంటున్నామండి హైట్ వన్ ఫిఫ్టీ అంటే ఓకే ఓకే మీ చెస్ట్ యొక్క లెంత్ కూడా మేం తెలుసుకోవాలనుకుంటున్నామండి మీ చెస్ట్ యొక్క లెంత్ ఓకే మీరు జిమ్లోకి వచ్చాక మేమన్ని మేము అవన్నీ చెక్ చేసుకొని మేము రాసుకుంటాం మీరెప్పడి నుండి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు రేపేనా మేము అడ్రస్ మీకు మళ్ళీ ఒకసారి కావాలంటే మీకు టెక్స్ట్ చేస్తాము మీరు మా అడ్రెస్కి వచ్చినారంటే అక్కడ జాయిన్ అవ్వండి మీరు అక్కడికి వచ్చి కాల్ చేసారంటే

ఫుడ్ గురించి అంటే మీరు మీరు వచ్చి మీ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఉందండి మీరు ఇంకొంచం తగ్గించుకోవాలి మీరు ఇంకా టూ త్రీ కేజస్ తగ్గాలి మినిమమ్ ఒక ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఉంటే సరిపోతుంది మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అవి మీరు కొనుక్కోవాలి అండి మేమంతా ఎందుకు ఇస్తాం మేమంతా ప్రొవైడ్ చేయమండి అది మీరు మీరు దాని కని మాకు పేమెంట్ కాని చేసారంటే మళ్ళీ మేం మీకు ప్రొవైడ్ చేస్తాం అవన్ని మా జిమ్ సెంటర్లోనే మళ్ళొచ్చి మీరు ఆయిల్ ఫుడ్స్ అంత ఎక్కువ తీసుకోకూడదండి అవి తీసుకున్నారంటే మీకు ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది బాడీ లోపల మీరు బాడీ ఫిట్గా మైంటైన్ చేయలేరు మీరన్నీ మీరు ఇలాంటి ఫుడ్ మీరు మా జిమ్ సెంటర్ కాడికి వచ్చాక మేమన్నీ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మేం మీకు మెన్షన్ చేస్తామండి పర్ మంత్ మీకు విత్అవుట్ ఫుడ్ ఫెసిలిటీస్ అంటే ఫుడ్ అంతా డ్రై ఫ్రూట్స్ అలాంటివి అంతా పెట్టకుండా థౌజండ్ రూపీస్ అండి అవన్నిపెట్టామంటే మీకు దగ్గర టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అక్కడికి వచ్చే కట్టాలండి మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పే చేయాలి ఉంటుందండి అది మీ మీరు మీరు జిమ్లో వాడే వస్తువులును బట్టి మేము మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేస్తుంటామండి

మీరా మీరు అంటే అంటే మీ బాడీ చూడాలండి మీ బాడీ చూసి మేము డిసైడ్ చేయాలి మీరు రేపు ఒకేసారి వచ్చి మా ఆఫీస్ దగ్గర వచ్చి కాంటాక్ట్ అవ్వండి మా జిమ్ సెంటర్ దగ్గర మీకు మా డీటెయిల్స్ అన్ని మీకు మేము టెక్స్ట్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ